టోర్నమెంట్ అనేది ఏ ఆటైనా మనం ఏ క్రీడ తీసుకున్నా ఒక కబడ్డీ తీసుకున్నా ఒక క్రికెట్ తీసుకున్నా లేకపోతే ఒక వాలీబాల్ తీసుకున్నా సరే ఈ ఈ టోర్నమెంట్లు అనేవి రాజకీయాలు గ్రూప్స్ చేస్తాయి అండి అదే కాకుండా మన రాజకీయం బరి కాకుండా ఇలా గవర్నమెంట్ సంస్థలు కూడా ఇవి జట్టులో ఏర్పాటు చేస్తాయి అండి ఇలా ఇలా కొన్ని జట్లు ఏమున్నాయి అంటే పేర్లు చాలా అంటే ఒక ఇప్పుడు ఒక రాజకీయ గ్రూప్ తీసుకున్నారు అనుకోండి అది ఒకలాగా వాళ్ళు దాన్ని దాని పేరును ఒక జట్టుకి పేరు పెడుతారు అదే లేదా ఒక ఓక గవర్నమెంట్ సంస్థ తీసుకున్నది అనుకోండి దా అవి ఒక ఒక్క ఒక్క ఒక్క జట్టుకి పేర్లు అలా పెడుతాయి అండి ఇవన్నీ ఎలా నిర్వహిస్తాయి అంటే ముందు ఇప్పుడు కొంతమందికి ఆట అంటే ఏమి అంటే ఒక కబడ్డీ కానీ ఒక క్రికెట్ కానీ ఒక వాలీబాల్ కానీ ఆట అంటే ఎవరికైతే ఎక్కువ ఆశ కలిగి ఉన్న ఎవరైతే వాళ్ళు దాన్ని దాన్నే సాధకం చేస్తారు అటువంటి బాగా ఆడే క్రీడాకారులని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఈ టోర్నమెంట్లు అనేవి ఏర్పాటుచేస్తారు అండి ఈ టోర్నమెంట్లో ఆడినందుకు వాళ్ళకి ప్రతి జట్టుకి ఎదో ఒక బహుమతి అంటే నెగ్గిన జట్టుకి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అండి బహుమతి అది అది జీతంగా జీతం అంటే డబ్బులు పరంగా ఇవ్వచ్చు లేకపోతే ఒక మెమెంటో మెమెంటో పరంగా అయినా వాళ్ళు ఇవ్వొచ్చు అండి ఇవన్నీ ఒకొక్క ఒకొక్క స్కూల్కి అంటే ఒకొక్క పాఠశాలకు వెళ్ళి లేకపోతే ఒకొక్క కళాశాలకు వెళ్ళి ఎవరైతే బాగా ఆడుతున్నారో ఒకే మా తరపున మీరు అడగలరా అని చెప్పి వాళ్ళ ముందు వాళ్ళని అడిగి వాళ్ళ వీళ్ళ జట్టులో తీసుకోని వాళ్ళకి ఉన్న ప్రతి అవసరం అంటే వాళ్ళకి తిండి కానీ లేకపోతే బట్ట కానీ ఇవన్నీ వాళ్ళు స్పాన్సర్ చేసుకోని సో వాళ్ళు పేరు కింద వీళ్ళను ఆడిస్తారు అండి సో మనకి సంక్రాంతి దగ్గర పడిన సరే లేకపోతే దసరాకి కానీ వినాయక చవితికి కానీ ఇలాంటి ఇలాంటి ఇలాంటివి పండుగల్లో ఏం చేస్తారు అంటే ఈ దగ్గరలో ఉన్న పాఠశాలలో బాగా ఆడే వాళ్ళందరిని వీళ్ళందరిని ఒక జట్టు కింద చేసి వాళ్ళకి ఇంత ధనం అని చెప్పి వాళ్ళకి అంటే ఇంత జీతం జీతం కాదు ఇంత డబ్బు అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అలా ఆడిస్తూ ఉంటారు అండి ఇది అన్నమాట మన మా ఏరియాలో అంటే మా ఏరియాలో అంటే మా ప్రాంతంలో జరిగే పద్ధతి